మా రాష్ట్రంలో విద్యార్ధులు పొందే స్కాలర్షిప్లలో అన్నిటికన్నా లబ్ది దాయకమైన పథకం అమ్మ ఒడి ఇది ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతుల వరకు చదువుతున్న పిల్లల తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందజేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్దినులు పొందే ప్రత్యేక స్కాలర్షిప్ల విషయానికి వస్తే ప్రగతి స్కాలర్షిప్ పథకంలో రెండువేల పద్నాలుగులో ప్రభుత్వంచే రూపొందించబడింది అయితే గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు ఎక్కువగా వారి చదువు కోసం కాకుండా ఇంటి అవసరాలకు అప్పులకు మాత్రమే వాడతారు